యోగ అనేది మనలో అంతర్లీనంగా ఉండే శక్తిని సమతుల్యమైన పద్ధతిలో మెరుగుపరుచుకోవడానికి లేదా అభివృద్ధి చెందు చేసుకోవడానికి ఉపకరించే ఒక క్రమశిక్షణ వంటిది కీలకమైన సమయం అనుభూతిని సాధించుకోవడానికి ఇది ఒక మార్గాన్ని సూచిస్తుంది యోగ సంస్కృతంలో అనుమాటకు అర్దం యోక్య అని యోగ అను మాటకు తన అంతరాత్మను విశ్వతార్థంలో ఐక్యం చేసే మార్గాన్ని చెప్పవచ్చు మహర్షి పతాంజలి చెప్పినదాన్ని ప్రకారం యోగ అనేది మనుషులు శ్రమిస్తూ ఉండే శవనరాల్లో మార్పులను అనగ త్రొక్కిపెట్టేది సంస్కృతి సంప్రదాయాలకు విలువైన భారతదేశానికి అత్యంత ప్రాచీనమైన సంపద యోగ భారత సంతతికి వంశ పారపర్యంగా గురు ప్రదేశంగా నేటికి విడువకుండా అనుసరిస్తూ వస్తున్నా ఏకైక వృద్ధ యుద్ధ రంగం ఇది ఇది భారత ఋషులను అద్భు అద్భుత సృష్టి ఈ సృష్టికి ఎనిమిదివేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నది మనస్సు ఆధీనంలో ఉంచుకోవడం ద్వారా ప్రాణశక్తిని పెంపొందించడమే ఈ ప్రక్రియలో అద్భుతలోకేల్లా అద్భుతం ఎటువంటి ఔషధాలు శస్త్ర చికిత్సలు అవసరంలేకుండా కేవలం చిన్న చిన్న వ్యాయమాలు ద్వారా దీర్ఘకాలిక రోగుల నుండి విముక్త కావడం వైద్య శాస్త్రారంగానికి ఒక సవాలు క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యాన్ని అలవరుచుకోవడానికి యోగ అనువైన విధానం ప్రత్యమ్న్యాయా వైద్య విధానం అమిత ప్రాచుర్యంలో ఉన్న యోగ నియబద్దమైన ఆహారం అలవాట్లకు ఉన్నవారికే సాధ్యం సహజసిద్ధమైన ఆహారం యోగ అభ్యాసకులకు అతి ముఖ్యం తీపి పదార్ధాలు రసాయనాలు కలిగిన పదార్థాలు వీరికి నిషిద్ధం వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వ్యవ వ్యసనాలకు కూడ దూరంగా ఉండాలి ఆసనం పుట్టిక గురించి మూలధారాలు లేవు మనిషి పుట్టిననాటినుండి అది ఉంది ఉయ్యాలలో పసిబిడ్డ చేసే విన్యాసాలకు కూడా ఆసనం కిందకే వస్తాయి మనిషి శారీరకంగా వ్యక్తపరిచే ఏ భంగిమనైనా ఆసనం అనవచ్చు అయితే ఈ భంగిమలు ఒక క్రమ పద్ధతిలో ఉండాలి వాటికి తగినంత సమయం ఉండాలి ఆసనాలు అన్నీ అనడంలో భేద అభిప్రాయాలు ఉన్నా మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడానికి కనీసం ఇరవైఐదు ఆసనాలు అయినా వెయ్యడం ఉత్తమమని యోగ పండితులు చెప్తున్నారు వాటిలో పద్మ చక్ర స్వరంగా హల ధను మయూర పశ్చిమోత్తాన క్షీర శవాశాలు తప్పకుండా వెయ్యాలి అత్యంత యోగ విజ్ఞాన్ని అందించారు మహర్షులు యోగాలో కూడా పలు రకాలున్నాయి అవి రాజయోగము హఠయోగము కర్మ భక్తి ధాన్య జ్ఞాన యోగము ఇంకా అనేకం రాజయోగాన్ని శ్రేష్టమైనదిగా చెపుతారు యోగశనంతో పాటు నేతి ధౌతి బస్తీ తాటకం కపాలపాతి మొదలైన హఠయోగ క్రియాలు కూడ నేడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి మన శరీరం మలినాలాగా పేరిక లాంటిది దానిని ఎప్పటికప్పుడు శుభ్ర పరుచుకుంటూ ఉండాలి మలిన్యాలే అనారోగ్యానికి మూలకారణం వీటి నిర్వీర్యం చేయరానే ఆరోగ్యం సాధ్యం కాదు మలినాల నిర్మూలనకు యోగ చక్కని పరిష్కారం యోగ వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది అందువలన పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేని యోగాసనాలు చేయడం ప్రతి ఒక్కరికి అవసరం సంస్కృతి జాతీయ వర్గం కులం మతం విశ్వాసం లింగ బేధం వయసు మరియు శారీరిక స్థితితో సమితం లేని సాధన చేయడానికి మరియు ఆవ్యహించుకోడానికి కూడ యోగ ఒక విశ్వవ్యాప్తంగా యోగత గల సత్పరవర్తనతో కూడిన ఉండే సాధన కేవలం గ్రంథాలను చదవడం వలన లేక ఒక సన్యాసి వేషం ధరించడం వల్లన కూడ ఎవరు పరిపూర్ణమైన నిష్టితుడైన సన్యాసి కాని విరాగి కాని కాలేరు దినికి సాధన చేయకుండా లేక దీంట్లో అంతర్లీనంగా ఉండే ప్రయోజనం గురించి కూడ కాని లేక యోగ లక్షణాలు కాని విశిష్టిత వాటి వినియోగాల చిట్కాలను గురించి ఎవరికి గ్రాహ్యం కావడం కాని అనుభవములోనికి రావడం కాని జరగదు రోజువారి ఒక క్రమ పద్ధతిలో సాధన చేయడం వలన శరీరం మనసును ఉన్నత స్థితికి చేరడానికి ఇది ఒక విధమైన ఒరవడిని సృష్టిస్తుంది మనసును శిక్షణ ద్వారా లగ్నం చేస్తూ అంతరాత్మ పారిశుధ్యం చేయడం ద్వారా ఉన్నత స్థితిలో ఉన్న అంతరాత్మ యొక్క అనుభూతిని పొందడానికి సాధకుడిలో తీవ్రమైన మనోవాంఛ కోరిక ఉండవలసి ఉంటుంది యోగాలో అన్నీ మార్గాలు కూడా జపం కర్మ భక్తి మొదలైనవి నొప్పుల నుండి కలుగుతూ ఉండే బాధలను దూరం చేస్తూ వాటిని న్యాయం చేయడానికి అవకాశం కలిగి ఉన్నవే అయితే దీనికి మనకు ముఖ్యంగా ఒక నిష్టితుడైన సు సిద్ధుడైన తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటికే ఇది మార్గాన్ని అనుసరించి ఉన్న వ్యక్తి నుండి సరైన మార్గదర్శకత్వాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తిలో ఉండే జిక్షణాలవల్ల చా సాధనులైన యోగ్యుడైన సలహాదారుని యొక్క సహకారంతో కాని లేక సిద్ధస్థుడు అయిన ఒక యోగిని సంప్రదించి కాని ఈ ప్రత్యేక మార్గాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది జప యోగ మొదలగు పవిత్ర నగోచకరనతో లేక పవిత్ర వర్ణాలను మంత్రాలను మరల మరల జపిస్తూ మనసులో ధ్వనిస్తూ మనసును భాగ్య వదనంలో లగ్నం చేసి వీటిలో ఉచ్చరిస్తూ వాటిలో నిమగ్నం అవ్వడం కర్మ యోగ ప్రతిఫల ఆపేక్ష లేకుండా మనం కర్మలన్నిటినీ నిర్వహించాలని భోదిస్తుంది ఇది ఇటువంటి సాధనలో యోగి తను చేసే ప్రతీ కర్మ కూడ పవిత్రమైనదిగా భావిస్తూ దీన్ని మనస్పూర్తిగా భక్తి భావంతో ధ్యాన భావంతో కలిగిన కోరిక లాంటిది దూరంగా పారదోలుతూ చేస్తాడు జ్ఞాన యోగ నాది మరియు నాది కాదు అనేది వంటి మధ్య ఉండే వ్యత్యాసాన్ని గ్రహించాలని భోదిస్తుంది అలాగే పవిత్ర గ్రంథాలను చదవడంవల్ల సాధు సాంగత్యం ద్వారా మరియు సాధన ధ్యానాన్ని సాధన చేస్తూ ఉండడం ద్వారా మనం అత్యధికంగా జ్ఞానాన్ని పొందాలని ఇది బోధిస్తుంది అత్యంత భక్తి యోగి అత్యంత భక్తితో భావంతోని తనకు తానుగా భగవంతుడి పై అర్పించుకుని పూర్తిగా దాసుడైనా ఉండడంపై శ్రద్ధవహిస్తూ అత్యంత భక్తితో భావవేదనంలో లీనమైన విధానం ఇది భక్తి యోగం యోగం యొక్క నిజమైన సాధకుడు అహంకారం లేకుండా ఉంటూ వినయ విధేయతలు పాచికంగా ద్వందానికి ప్రభావితం కాడు కుండలిని తాంత్రిక సంప్రదాయ పద్ధతిలో కుండలిని యోగ ఒక భాగం సృష్టి ప్రారంభం నాటినుండి తాంత్రికులు మరియు యోగాలు ఈ భౌతిక శరీరంలో ఏడు చక్రాలు మొదలైనవి మూలధారణ చక్రాలతో ఒక అవి ఒకమైన శక్తిని నిరూపిస్తూ ఉంటుంది ఈ కుండలిని ఉండే చోటు వెన్నుముక్క యొక్క మూలాలు స్థలంలో ఒక చిన్న గ్రంధి వంటి పురుష శరీరంలో ఇది మూత్రం మరియు మల విసర్జనకు సంబంధించి అవి వాళ్ళ మధ్య ఉండే స్థానంలో ఉంటుంది స్త్రీ శరీరంలో దీని స్థానం గర్భాశయం ద్వారం వద్ద ఉంటుంది ఈ అలౌకిక మానవాతీతమైన శక్తిని మేల్కొల్పిన వారిని ఋషులు ప్రవక్తులు యోగులు సిద్ధులు మరియు ఇతర పేర్లతో కల సంప్రదాయ సంస్కృతిక పరిస్థితుల బట్టి పిలవబడతారు ఈ కుండలిలోని మేల్కొనడానికి మీరు శ్రక్య ఆసన ప్రాణయామ బంధ ముద్ర మరియు ధ్యానం వంటి యోగ సంబంధించిన పద్ధతుల ద్వారా సిద్ధ సిద్ధపడి ఉండాల్సి ఉంటుంది కుండలిని పేర్కొనడంతో మేద మెదడులో ఒక విధమైన విస్ఫోటనం చేసు చోటు చేసుకుంటుంది దీనిలో నిద్రానంగా సుస్థాపనం స్థానాలో ఉన్న ప్రాంతాలు కూడా పూల మాదిర వికసిస్తూ విచ్చుకుని ఇస్తుంది